నమస్కారమండి వాసు గారు ఏంటి రమ్మన్నారంటా ఆయ్ ఇదా అండి ఇదేకదా ఏ ఏంటి ఏమి వేద్దాం అనుకుంటున్నారు అండి షెడ్ ఆ లేపోతే స్లాబ్ ఆ స్లాబ్ అండి ఈ ల్యాండ్ కి ఒక అదే ఒక హాలు అంటే మూడు మూడు గదుల కింద రావండి ఒక గది కింద వత్తాది మరి అంతే కదా చిన్నది కదా ల్యాండ్ అంటే ఒక గది అంటే ఆ అంతే అలాగే వస్తాదండి స్లాబ్ ఆ లేపోతే స్లాబే వేస్తారా స్లాబే బెటర్ లేండి ఎందుకంటే తర్వాత అయినా మీరు పైన వేసుకోవాలన్నా మీకు కూడా ఉంటుంది ఆ ఆ అంటే మొత్తం మీకు బిల్డింగ్ చేతిలోకి వచ్చే సరికి ఇది లక్షా యాభై అవుతుంది అండి లేదండీ ఆ టైల్స్ అంటే సీలింగు ఎలక్ట్రికల్ అవన్నీ కలుపుకొని ఒక ఇంకో యాభై వేలు అరవై వేలు అవుతుంది అండి మీరు కట్టుబడి కట్టేసిచ్చేలాగా మీకు కట్టుబడికి లక్షా యాభై అవుతుంది అండి ఇవ్వంటే అంటే ఇప్పుడు ఇసుక రేటు సిమెంటు రేట్లు కూడా పెరిగినవి కదండి మరి అందులోనూ మా కూలి వాళ్ళకి కూలి వాళ్ళు కూడా తెచ్చుకోవాలి కదా ఇసుక మీరు ప్రస్తుతానికి ఒక రెండు రెండు యూనిట్లు వేయించుకోండి బేస్మెంట్లు అయిపోయే వరకు సరిపోతుంది ఇసుక ఆయ్ ఆ సిమెంటు మీరు ఏది వెయ్యాలి అనుకుంటున్నారు అండి అంటే బిల్డింగ్ ఇప్పుడు మంచి రేటే అదే కాస్ట్లీది ఆ కొంచెం డబ్బు కొంచెం ఖరీదు అయినది వేయిస్తారా లేకపోతే ఆ మంచిది తక్కువ రేట్లో వచ్చేది వేయిద్దాం అనుకుంటున్నార అదేండి ఇప్పుడు అల్ట్రాటెక్ ఉంది నాగార్జున లేకపోతే రాం వెంకటరారామ్ అండ్ కో ఇలా ఉన్నాయి అండి నాలుగు అయిదు నాలుగు అయిదు దాంట్లో మీరు ఏది వేయమంటే దాన్ని వేసే కడతాం సరేండి ఇంకా ఈ ఐ మెటల్ ఆ లేకపోతే ఐరన్ అంటారా నేను మాట్లాడుతాలెండి లేండి ఉంటారు కదా మీరు ఎలాగో మీకు తెలుసు కదా మేము ఎలా కడతామో మీ ఇంటికి మీ ఇంటికి కట్టింది మేమే మీ ఇల్లు కూడా ఆ మంచిగానే మంచిగానే కడతామండి హలో ఆ కా అదే మీరు మంచి రోజు చూసుకొని చెప్పారు అ కోండి ఆ చేసేద్దాం మొదలెట్టేద్దాము కాకపోతే ముందు మీరు ఆ ఎలక్ట్రికల్ అవన్ని లైటింగ్ అదంతా మాత్రం చా వేరుగా ఉంటుంది అండి డబ్బులు ఆ మేమే పురమాయిస్తాననుకోండి కాకపోతే ఆ ఏఏ అదనంగా ఇచ్చుకోవాలి అది అదనంగా అంటే అలా అంటారా అయితే మొత్తానికి అటు ఇటుగా రెండు రెండు పది రెండు ఇరవై అవుతుంది మరి ఆయ్ అలానే ఇప్పుడా ఒక్కరోజులో అయిపోయే పని కాదు కదండి ఆడతా ఉంటే ఏదో ఒకటి కనబడతానే ఉంటది తాపీ పని అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి కనబడతానే ఉంటది సర్లేండి మంచి రోజు చూసి చెప్పారనుకోండి శంకుస్స్థాపన చేసినప్పుడు ఆ రోజు నుంచి సరేండి ఉంటా